హలో

హలో అవును అవును సార్ చెప్పండి సార్

సార్ చెప్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అయితే మీరు ఈ దసరా టెన్ డేసు కూడా ఇక్కడ కాకినాడలో స్పెండ్ చేద్దామనుకుంటూనారా సార్ ఓకే సార్ అయితే మీరు రాజమండ్రి నుంచి కాకినాడ వస్తానంటరా సార్ ఓకే సార్ అయితే మీరు ఫస్టు మీరు హైదరాబాద్ నుంచి డైరెక్టు కాకినాడ వచ్చేస్తారు అక్కడ మిమల్ని పిక్ అప్ చేసుకుని ఇక్కడ ఫై డేస్ కాకినాడలో చూసుకుని నెక్స్టు ఫై డేస్ రాజమండ్రిలో డ్రాపు చేయాలి సార్ మిమల్ని ఓకే సార్ అయితే మీరు ఫ్యామిలీ తో వస్తున్నారా సార్ సింగిల్ గా వస్తున్నారా ఓకే సార్ అయితే టెన్ మెంబర్సు కి సరిపోయే క్యాబ్ అయితే చూడాలి సార్ ఓకే సార్ ఓకే సార్ ఖచ్చితంగా ఉంటుంది సార్ అయితే ఫుడ్డు అకోమడేషను ఫుడ్డు అకోమాడేషను మేమే ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ అయితే మీకు ఒకసారి నేను ఓన్లీ ట్రావల్లింగు కి ఎంత అవుతుంది అని చెప్పేసేస్తాను సార్ మేమైతే ఎప్పుడు కూడా ట్రావల్లింగు కి అయితే సెపరేటు గా మనీ తీసుకోము సార్ ఓన్లీ డ్రైవరు కి మాత్రమే తీసుకుంటాము నెక్స్టు ఏంటంటే పెట్రోలు మనీ ఎక్కడ పెట్రోలు కొట్టించిన సరే మీ దగ్గరే చార్జ్ చేస్తాము సార్ అది ఎందుకంటే సార్ మరి ఒకవేళ మేము ఎక్స్ట్రా తీసుకుంటున్నామనుకోకుండా ట్రావల్లింగు కి ఎంత అంటే డీజిల్ కొట్టించామో అంతే మీ దగ్గరనుంచి తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి మేము సర్వీసు వాళ్ళ అలా యూజ్ చేస్తాం సార్ ఓకే సార్ అయితే ఒకసారి డిటెయిల్స్ అన్ని చూసి మీకు క్యాబు ఫోటోసు అండ్ డ్రైవర్ ఫోటోసు గట్ట పెడతాం సార్ అవి చూసి మీకు ఓకే అయితే మీరు ఒకసారి ఒకే అని మెసెజ్ చేస్తే మేం అక్కడనుంచి మీ షెడ్యూల్ ఏంటి ఎక్కడికి వెళుతున్నాం అని షెడ్యూల్ వేసి పంపిస్తాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్